మా ఊళ్ళో ఇది వరకు రోజుల్లో ఆడవారందరూ మసాలాలు కారపు పొడులు దంచుకోవటానికి ఒకచోట గుమి గూడి అందరు ఒకచోట రోలు వేసుకొని నలుగురు కలిసి రోకళ్ళతో దంచుకొని చేసుకొని జల్లించుకొని ఒక ఇద్దరు దంచుతుంటే ఇద్దరు జల్లించుకొని పొడులు అందరివి కలిసిమెలిసి చేసుకునేవారు ఇప్పటి రోజుల్లో మిల్లులు వచ్చాక ఎవరికి వారు మిల్లు దగ్గరికి వెళ్ళి కారం మసాలా పొడులు మర పట్టించుకొని వస్తున్నారు